తెలుగు భాష అనేది చాలా అద్భుతమైనది మనం చూసుకోవచ్చు తెలుగు భాష అమరావతి మరియు ఇంకా హైదరాబాద్లో చాలా స్లాంగ్ మంచిగా మాట్లాడతారు చాలా అద్భుతంగా మాటలాడుతూ తెలుగు రాష్ట్రాల అంటే రెండు ఉన్నాయి మనకు డివైడ్ అయిపోయాయి అంతకుమునుపు ఆంధ్రప్రదేశ్ అని ఒకటే ఉండేది ఇంక ఇప్పుడు తెలంగాణ అని ఆంధ్రప్రదేశ్ అని రెండు విడదీశారు తెలంగాణలో మాట్లాడుతారు తెలుగు ఆంధ్రలో ఆంధ్ర తెలుగు మాట్లాడుతారు తెలంగాణలో తెలుగు తెలుగు మాట్లాడుతారు తెలంగాణ తెలుగు మాట్లాడతారు చాలా అద్భుతంగా మాట్లాడతారు తెలంగాణ తెలుగు అంటే ఆంధ్ర ఆంధ్ర తెలుగు అంటే నాకు రెండు తెలుగులు చాలా ఇష్టం అద్భుతంగా మాట్లాడుతారు ఏ తెలుగయినా మంచిదే గాని రెండు తెలుగులు ఒక్కటే కాబట్టి చాలా అద్భుతమైనయి మరియు మంచిగా ఉంటాయి సూపర్గా ఉంటాయి తెలుగులు మీరు కూడ చూసుకోవచ్చు తెలుగులో మీరు కూడ మాట్లాడండి అందరూ మాట్లాడండి అందరూ ఇప్పుడు ఇంగ్షీషుని హిందీని ప్రోత్సహిస్తున్నారు అట్లా ఎవరు ప్రోత్సహించకండి మనము ఇక ఇప్పుడు చూసుకోవచ్చు స్కూళ్ళు కూడా ఇంగ్షీషు మీడియం స్కూళ్ళకు పంపిస్తున్నారు తీరా గవర్నమెంట్ స్కూల్లో పంపించరు వాళ్ళు అద్భుతంగా నేర్పుతారు ఇంగ్లీష్ మీడియంలో మొత్తం ఇంగ్లీషే నేర్పుతారు తెలుగు కూడ తక్కువ చెప్తారు ఇంగ్లీష్ మీడియమే వెళ్ళాలి అని కాదు తెలుగు మీడియం తెలుగులో తెలుగు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్షీషు చదవాలి తెలుగు కూడా చదవాలని నా అభిప్రాయం అన్ని చదువుకోవాలి మంచిగా ఉంటుంది లైఫ్ తెలుగు అనేది మంచిది అద్భుతమైనది సూపర్గా ఉంటుంది తెలుగు నువ్వు కూడా తెలుగు చదువుకుని అందరూ మంచిగా ఉండండి తెలుగు మంచిగా ఉంటుంది తెలుగు ఎక్కడ చచ్చిపోతుంది అంటారు మీరు చేయబట్టే చచ్చిపోతుంది తెలుగు కాపాడండి ప్రజలందరూ తెలుగు కాపాడాలి మంచిగా కాపాడాలి అద్భుతంగా కాపాడాలి తెలుగు నైతే అందరూ కలిసి